అలాంటివి అన్నీ యూస్ అవుటాయి అండ్ అలాగే మెయిన్గా కబాడ్డీ క్రికెట్ అలాంటివి ఏంటంటే చిన్న చిన్న ఊళ్ళకి ఊళ్ళకి మధ్యలో టోర్నమెంట్స్ పెట్టుకోవడానికి ఏదైనా పండగలు అయినప్పుడు సరదాగా అలా పోటీ పెట్టుకోవడానికి రెండు ఊళ్ళ మధ్యలో పోటీ పెట్టుకోవడానికి బాగుంటుంది అండ్ అలాగే వాళ్ళలో స్కిల్స్ పెంచుకోవడానికి వాళ్ళు బయటకు వెళ్ళి పెంచుకోలేరు సో వాళ్ళతో వాళ్ళు అలా ఆడుతు ఆడుతు వాళ్ళ స్కిల్స్ పెంచుకోవడానికి పనికొస్తుంది ఇంకా ఊళ్ళలో గేమ్స అంటే వాళ్ళ బాడీ ఫిట్నెస్కి వాళ్ళ డైలీ యాక్టివిటీస్కి అన్నింటికి పనికి వస్తు ఉంటుంది